అవును ఒకప్పుడు నేను కూడా టిక్టాక్ నుంచి డ్యాన్స్ నేర్చుకునేదాన్ని ఎందుకంటే టిక్టాక్ అప్పట్లో సులభం ఉచితంగా వచ్చిన వచ్చి ఉన్నది మరియు స్వయంగా మనమే అభ్యాసం చేసుకోవచ్చు నేర్చుకునే వ్యక్తి ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది చిన్న వీడియోలు తక్కువ టైం అవ్వడం వల్ల ఈజీగా ప్రతి ఒక్క దాన్ని గుర్తుపెట్టుకోగలం అలాగే ప్రమాదకరం కూడా ఎందుకు అంటే మనకి సరైన శిక్షణ ఉండదు మనకి ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే పడి ఎలా పడితే అలా నృత్యం చేయడానికి అవ్వదు అప్పుడు దెబ్బలు తగ తగిలే అవకాశాలు ఎన్నో ఉంటాయి అదే శిక్షణా సంస్థ నుండి నేర్చుకోవడం వల్ల ఆధారంగా శాస్త్రీయమైన పద్ధతి ఫీడ్బ్యాక్ మరియు సుదర్శీవంతమైన అభ్యాసం జరుగుతుంది ప్రొఫెషనల్గా నేర్పిస్తారు న నృత్య విద్యలో లోతైన అవగాహన ఉంటుంది ఎవరికైనా ఎక్కడైనా మనకి పర్ఫామ్ చేసే అవకాశాలు కూడా దొరుకుతాయి